ఉదాహరణకు మనకు వాతావరణ పరిస్థితులు అనేటివి మూడు రకాలుగా ఉంటాయి అవి చలికాలం వర్షాకాలం వేసవికాలం అన్నమాట ఇప్పుడు వేసవికాలంలో పరిగెత్తడం అంటే మనం మొదటిగా హైడ్రేషన్ ఎక్కువగా నీరు తాగి పరుగెత్తి అంటే తర్వాత నీటి శాతం నిలవ చేసుకోవాలి ఉత్తమ సమయం ఉదయం ఐదు నుంచి ఏడు లేదా సాయంత్రం ఆరు తర్వాత పరుగెత్తడం మంచిది అన్నమాట తగిన దుస్తులు వేసవికాలంలో తేలికైన దుస్తులు మరియు తెల్లని రంగు దుస్తులు మాత్రమే ధరించాలన్నమాట మనం ఆ సన్ ప్రొటెక్షన్ సన్స్క్రీన్ కూలింగ్ కాప్ యువి ప్రొటెక్టివ్ గ్లాసులు వాడితే మంచిది చలాకిగా ఉండండి వేడిగా అనిపిస్తే నీటి తడిని గుడ్డతో ముఖం తుడవండి అంటే మన ఎండాకాలం ఎక్కువ వేడిగా ఉంది అనిపించినప్పుడు కొంచెం తడిగుడ్డ తుడుచుకొని మన మొహం తుడుచుకుంటే కొంచెం మనకు చల్లగా అనిపిస్తుంది రెండవది చల్లటి వాతావరణం దీంట్లో మనకు కొన్ని రకాలు ఉన్నాయి అవి లేయరింగ్ అనేది మొదటిది అన్నమాట బలమైన చలిలో వేరువేరు పొరలుగా దుస్తువులు వేసుకోవడం మంచిది రెండోది గ్లౌజ్ మఫ్లర్ చేతులు చెవులు ముక్కు చలి నుండి రక్షించుకోవాలి మూడవది వార్మ్అప్ అండ్ స్ట్రెచింగ్ చలి వాతావరణంలో కండరాలు గట్టిపడతాయి కాబట్టి ముందుగా వేడి చేసుకోవడం అవసరం తరువాత బ్రీతింగ్ టెక్నిక్ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా విడవడం మంచిది మూడోవది వచ్చి వర్షాకాలం అన్నమాట వర్షాకాలంలో పరిగెత్తడం అంటే వాటర్ప్రూఫ్ షూస్ స్లిప్ కాకుండా ఉండే షూస్ ధరించాలి అవి వాటర్ప్రూఫ్ కలిగి ఉండాలన్నమాట ఆ లైట్ జాకెట్ తేలికైన నీరు తొలగించే రకమైన జాకెట్ వేసుకోండి అంటే వర్షంలో తడవకుండా తేలికైన అంబ్రెల్లా క్లాత్ లాంటి జాకెట్ వేసుకోవడం మంచిది ఫుటింగ్ జాగ్రత్త తడిసిన నేలపై జాగ్రత్తగా పరిగెత్తండి స్లిప్పింగ్ అవకుండా చూసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని పల్లెటూర్లలో మట్టి అనేది నేల అనేది చాలా తడితడిగా బురదగా ఉంటుందన్నమాట అక్కడ నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి పడకుండా ఆ తొందర తొందరగా నడవకుండా చూసుకొని నడుచుకుంటే మంచిది తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలు జాగ్రత్త ఫోన్ ఇయర్ఫోన్లు వాటర్ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఫుల్గా వర్షం పడుతోంది ఫోన్ అలాగే పెట్టుకుంటే తడిసిపోతే దాని సాఫ్ట్వేర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఫోనే పోతుందన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలి దాని ఫోన్ని ఒక పొాలితిన్ కవర్ లేదా వాటర్ప్రూఫ్ కవర్ కానీ ఆ మరి ఏదైనా వాటర్ప్రూఫ్ బ్యాగ్లో కానీ వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది మన దగ్గర ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయో ఫోన్ కావచ్చు ఇయర్ఫోన్లు కావచ్చు పవర్బ్యాంక్ కావచ్చు అలాంటివి ఏమైనా ఉంటే తడవకుండా ఉండే ఒక బ్యాగ్లో వేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి